టెక్నాలజీని మనిషి సృజనాత్మకతను పెం పెంచుతుంది అది ఎలా అంటే ఒక మనిషి పట్ల నైపుణ్యతను అదే సా టెక్నాలజీని ఎక్కువగా అభివృద్ధి చేస్తు ఉంటుంది అది ప ప పలు విధాలుగా పనిచేస్తూ ఉంటుంది ఒక టెక్నాలజీని అనేక విధాలుగా ప్ర ప్రదర్శించవచ్చు అది ఎలా అంటే ఒక బైక్ నడవడానికి ఆ టెక్నాలజీ అనే మన టెక్నాలజీ అనేది దానికి ఉపయోగపడుతుంది ఆ బైక్లో ఉన్న పార్ట్స్ బిగించడానికి కావచ్చు ఆ బైక్ నడవడానికి కావచ్చు ఆ బైక్ ఎలా తయారు చేయవచ్చు అనే దానికి ప్రతి దానికి అనేది మనిషికి ఒక టెక్నాలజీ అనేది చాలా అవసరం దానిని దాని యొక్క నైపుణ్యతను విశిష్టతను తెలుపుతు ఉంటుంది పలు విధ మా కొన్ని స సమస్యాత్మక ప పరిస్థితిలలో కూడా మన టెక్నాలజీని మన అభివృద్ధి చేస్తు పలు విధా విభాగాలుగా మనకు హెల్ప్ చేస్తు ఉంటుంది అవి కొన్ని భాగాలలో టెక్నాలజీని కలిగి ఉంటుంది వాటి యొక్క సృ సృజనాత్మక ప్రతిభ జార్జ్డబ్ల్యూ బుష్ కంటే ఎక్కువగా ఉంటుంది దీన్ని ఊహించడం సు సురక్షితం వ్యాపారం ప్రపంచంలో కొంత మంది వ్యవస్థాపకులు వా వ్యాపార ప్రపంచంలో బిజినెస్సులలో నైపుణ్యతను ఐటీ టెక్నాలజీను పారిశ్రామిక విధానాలలో టెక్నాలజీ అనేది చాలా ఉపయోగపడుతుంది అదే ఒక మనిషి యొక్క మైండ్ వ్యవస్థను సృష్టించడానికి అనేక కంపెనీల యొక్క అభివృద్ధి పర్చడానికి టెక్నాలజీ అనేది చాలా దోహదపడుతుంది వాటిని సృజమ సృజనాత్మకంగా సృజనాత్మకంగా వా వారి యొక్క శిక్షణ ప్రదర్శించినప్పుడు శిక్షణ ఇస్తే వాళ్ళల్లో వాళ్ళల్లో ఉన్న నైపుణ్యతను పెంచుకోవచ్చు వాళ్ళల్లో ఉన్న అభివృద్ధిని పెంచుకోవచ్చు ఇలాగ చేయటం వలన మనం చేసే ప్రతి పని మనకు సులభంగా ఉంటుంది సులభంగా ఉన్నప్పుడు మనకు పని చేయడానికి ఎంత పని అయిన కానీ కొంత సమయంలో చేయవచ్చు అదే మనకు శిక్షణ లేకపోవడం వల్ల ఆ పని చేయడం చాలా కష్టం అవుతుంది సో నా నాకు తెలిసినంత వరకు మనిషికి నైపుణ్యత చాలా అవసరం